నాకు ఇష్టమైన క్రీడాకారుడు రోహిత్ శర్మ అతను క్రికెటర్లో క్రికెటర్ టీంలో ఇండియాకి క్యాప్టెన్గా బాధ్యుతునిగా ఉన్నాడు ఇంకా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో రన్నర్గా నిలిచాడు ఈసారి టు ట్వంటీ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లి ఇంకా ఎంతో మంది మంచి మంచి ఆడేవాళ్ళు అందరూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఎంతో కష్టంగా ఆడుతూ ఉన్నారు ఈసారి టి ట్వంటీ వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం వల్ల విరాట్ కోహ్లి ఆడటం వల్ల ఎంతో మంచి వికెట్స్తో ముందుకు తీసుకొచ్చారు మ్యాచ్ని ఇంకా రోహిత్ శర్మా పెద్ద హిట్మ్యాన్గా పేరు పొందాడు అంతే మన అన్సర్ దాటి అంతర్జాతీయంగానే రెండు వందల ఆరు సిక్స్ సిక్సెస్ ఫస్ట్ క్రికెటర్గా నిలిచిందంటే రోహిత్ శర్మనే ఇంకా అతను చాలా కూలెస్ట్ వ్యక్తి ఇంకా ఐప్ ఫస్ట్ ఐపీఎల్ ముంబైలో క్రికెటర్గా క్యాప్టెన్గా చేసిన మొదటి వ్యక్తి అంటే రోహిత్ శర్మనే ఇంకా రోహిత్ శర్మ చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు ఇంకా అతన్నీ ఒక గుర్తు క్యాప్టెన్గా మన ఇం ఇండియాకి తెచ్చినందుకు అందరు చాలా మంచిగా మెచ్చుకుంటారు ఇంకా రోహిత్ శర్మకి ఒక కూతురు ఆ కూతురు పేరు సమీర ఆ అమ్మాయి చాలా అందంగా ముద్దుగా ఉంటుంది రోహిత్ శర్మ ఈసారి లోఎస్ట్ ఒక పద్నాలుగు సంవత్సరాల తరువాత మన ఐపీఎల్ మ్యాచ్ ఏమంటారు ముందు ముందు సాగింది వరల్డ్ కప్లో ఫస్ట్ వరల్డ్ కప్ పొందినందుకు ఎంతో మంది ప్రజలు ఇంకా నైట్ ఆ మ్యాచ్ ఆడడం వల్ల ఫుల్ విన్ కావడం వల్ల ఎంతో మంది క్రాక్ పటాకులు పేలుస్తూ డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తున్నారు ప్రతీ ఒక్కరూ మన ఫోన్లలో వస్తూ ఉంటాయి చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు ఇంకా రోహిత్ శర్మ ఈద్ ఇదే మన ఇండియాకి లాస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు తను ఎంతో మంది ప్లేయర్స్లో ఒక గొప్ప ప్లేయర్గా తనకి మంచి పేరు ఉంది ఇండియాలో మన ఇండియాలో క్యాప్ మన ఇండియా క్యాప్టెన్కి నిల్ మంచి క్యాప్టెన్గా ఉన్నందుకు ఐపీఎల్ టి టి ట్వంటీ వరల్డ్ కప్ అనేది సాధించారు నైట్ ఆ క్రికెట్ మ్యాచ్లో చాలా ఏమంటారు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడిచారు ఇంకా లాస్ట్కి డ్యాన్స్ చేసారు విరాట్ కోహ్లీ లాస్ట్ ప్లేయర్గా ఆడగడం వల్ల మన మ్యాచ్ అన్నది ముందుకు సాగింది రోహిత్ శర్మ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతో మంచిగా ఉంటుంది ఇదే లాస్ట్ మ్యాచ్ అతనిది రోహిత్ శర్మ వల్ల రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లి ఇదే లాస్ట్ రిటైర్డ్ ఈరోజు వాళ్ళకి లాస్ట్ రిటైర్డ్ డేట్ అన్నమాట